జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఏప్రిల్ పద్నాలుగు అంబేత్కర్ జయంతి మే ఒకటి కార్మికుల దినోత్సవం నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం అక్టోబర్ రెండు గాంధీ జయంతి